నా కుటుంబంలో సుదీర్ఘచరిత్ర ఉన్న కొన్ని సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయి మా కుటుంబం అన్ని ప్రధాన హిందూ పండుగలను జరుపుకుంటుంది ఈ పండుగలను జరుపుకోవడానికి మేము ఆయా పండుగలకు సంబంధించిన ప్రత్యేక ఆచారాలు మరియు సాంప్రదాయాలను పాటిస్తాం ఉదాహరణకు దీపావళి పండుగ సందర్భంగా మేము ముందుగానే ఇంటిని శుభ్రం చేస్తాము మరియు దీపాలు కొబ్బరికాయలు మరియు పండ్లు వేసి ఈ పూజ చేస్తాము పండుగ రోజున మేము నూతన వస్త్రాలు ధరించి దీపాలను వెలిగించి బాణాసంచా కాల్చి అలాగే స్నేహితులు మరియు కుటుంబం అందరితో కలిసి ఈ పండుగను జరుపుకుంటాం మా కుటుంబంలో పెళ్ళి ఒక సంతోషకరమైన మరియు ఒక శుభకరమైన సందర్భం పెళ్ళిని ఒక పెద్ద కార్యక్రమంగా నిర్వహిస్తాము ఇందులో కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు ఇరుగుపొరుగు వారు పాల్గొంటారు పెళ్లి సందర్భంగా మేము అనేక సాంప్రదాయ ఆచారాలు మరియు సాంప్రదాయాలను పాటిస్తున్నాము ఉదాహరణకు పెళ్లిరోజున వధు వరులను పూలతో అలంకరిస్తారు మరియు వారు కలిసి హారతి క కొడతారు పెళ్ళి ముగిసిన తర్వాత వధూవరులను వారు కొత్త ఇంటికి తీసుకువెళ్లి వారి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తారు ఈ సాంప్రదాయాలు ఈ కుటుంబ సాంస్కృతిని ప్రతిభంభిస్తాయి మరియు మనం ఎలాంటి సాంప్రదాయాలను గౌరవిస్తామో చూపిస్తాయి ఈ సాంప్రదాయాలు నేటికి ఆచరించడం ద్వారా మేము మా కుటుంబ చరిత్రను కాపాడుకోవడానికి సహాయం చేస్తున్నాం ఈ సాంప్రదాయాలతో పాటు మా కుటుంబంలో కొన్ని ఇతర సాంప్రదాయాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు మేము ప్రతిరోజు ఉదయం తప్పనిసరిగా హారతి కొడతాము మేము ఏదైనా కొత్త దానిని ప్రారంభించే ముందు దేవుని అనుగ్రహం గౌరవిస్తాము మరియు ఇలా సలహాలను అనుసరిస్తాము ఈ సాంప్రదాయాలు మా కుటుంబాన్ని ఏక ఏకదాటిపై ఎంచడంలో సహాయపడతాయి అలాగే మనం ఎలాంటి విలువలను గౌరవిస్తామో చూపిస్తాయి ఈ సాంప్రదాయాలను నేటికీ అనుసరించడం ద్వారా మేము మన కుటుంబ సంస్కృతిని మరింత బలపరచడానికి సహాయం చేస్తాం